ఆ బట్ బట్టలుతకడానికి నేనేం చేస్తానంటే ఇప్పుడు నార్మల్ గా వచ్చేసి ఇప్పుడు అందరు వాషింగ్ మిషన్ వాడుతున్నారు కానీ నేను వాషింగ్ మిషన్ లో ఎక్కువ బట్టలు వేయను అన్మాట నా పిల్లవాడి బట్లన్నీ నేనే చేత్తో ఉతుకుంటానన్మాట తన యూనిఫామ్ కానీ నాది తెల్లటి వ తెల్లటి వస్త్రాలు తర్వాతొచ్చేసి తనవి చాలా సున్నితమైన వస్త్రాలన్నీ నేను వాషింగ్ మిషన్ లో వేయను చేత్తోనే ఉతుకుంటానన్మాట ఏం చేస్తానంటే కొంచం సర్ఫ్ తీస్కొని ఒక బకెట్ నీళ్ళలో మొత్తం నాన బెట్టేస్తాను ఫస్టు ఒక అరగంట సేపు నానాలి బట్టలు సోడా కూడా కొంచెం వేసుకుంటానన్మాట ఫస్టు నాన బెట్టేసిన తర్వాత తర్వాత అర గంట సేపు తర్వాత ఏం చేస్తానంటే ఒక మైల్డ్ సోప్ తీసుకుంటాను బట్ల ఉతికే సోప్ తీస్కొని చేత్తో కొంచం ఆ సోప్ వేసేసి ఎక్కడెక్కడ మురికుందో అక్కడ మాత్రం వేసి కొంచం చేత్తోనే అలిసేసి అట్ట వేసేస్తానన్మాట నీళ్ళెక్కువ పాడవకుండా ఎలా చూసుకుంటానంటే నేను అవసరానికి రెండే రెండు బకెట్ నీళ్ళు తీసుకుంటాను చిన్న బకెట్ లో ఫస్ట్ ఒక దాంట్లో అలిచేసి దాన్ని తీసి తర్వాత ఇంకో బకె ట్ నీళ్ళల్లో అలిచేసి ఇంకా కంఫర్టు సువాసన కోసం ఇప్పుడు క్లైమేట్ ఇప్పుడు మారుతుంది కదా ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది ఎండలు సరిగ్గా రావట్లేదు అప్పుడేం చేస్తానని చెప్ ఏం చేస్తానంటే ఈ కంఫర్ట్ ఇంకో బకెట్ లో సగం నీళ్ళు బకెట్ లో ఇవన్నీ అలిచి రెండు సార్లు అలిచేసి దాంట్లో వేసి కొద్దిసేపు నాన బెట్టేసి తర్వాత తీసి బాగా పిండేస్తానన్మాట నా వల్ల ఎంతవుతుందో అంతసేపు పిండేసి కొద్దిసేపు కమ్మీ మీద వేసి పెట్టేస్తా నీళ్లంతా బాగ ఒడిగిపోతుందన్మాట తర్వాత ఏం చేస్తామంటే పై బయట వర్షం బడే పడే సమయంలో నీళ్లంతా అక్కడే ఓడిగిపోతుంది కాబట్టి లోపల ఫ్యాన్ వేసి లోపల వేస్తేనే ఆరిపోతాయన్మాట బట్టలు బాబు చిన్న చిన్న బట్టలే కదా అందుకని ఆరిపోతాయి బాగా పిండేసి ఆరబెడితేనే ఏ వాతావరణంలో అయినా ఆ సువాసన కోసం వేస్తాం కదా కంఫర్టు కాబట్టి తడి చమ్మ వాసన ఇవన్నీ ఏం రావన్మాట తర్వాత ఏం చేస్తానంటే నీళ్ళు ఎక్కువ ఖర్చవ్వదు నేను నీళ్ళెక్కువ ఖర్చు బెట్టను బట్టలుతకడానికి అయితే ఒక ఒక్క బకెట్ బట్టలకొచ్చేసి ఒక మూడు బకెట్ నీళ్ళు అవుతుంది అంతే దాంట్లో కూడా కొంచము సగం తీసి పెట్టేస్తాం అన్మాట ఆ సువాసన కోసం కంఫర్ట్ వాడతాం కదా ఆ బకెట్ నీళ్ళు సగం బకెట్ నీళ్ళే వాడతారన్మాట ఫుల్ బకెట్ నీళ్ళు వాడను ఆ ఇలాగ కొంచెం చేత్తో ఉత్తుకోడం ఈ వాతావరణం కొంచెం లోపల ఫ్యాన్లు ఆరబెట్టుకోడం ఇలా చేస్తుంటారన్మాట నీళ్ళు మాత్రం వడగకుండా చూస్కోవాలండి బట్టలు పిండిన తర్వాత కొద్దిసేపు వేసి పెట్టేస్తే నీళ్ళన్నీ అక్కడే బాత్రూం లోనే కారిపోతుంది తర్వాత కొంచం తడిగా ఉండేటప్పుడు తీస్కొచ్చి ఫ్యాన్ లో ఆరేశామంటేనే చాలు వాసనేం రాదు మళ్ళీ మరుసటి రోజు కొంచం ఎండ తెరిచినప్పుడు తీసుకెళ్ళి కొద్దిసేపు ఎండలో ఒక అరగంట సేపు ఎండలో వేస్తే కూడా చాలు బట్టలు చాలా బాగుంటాయి